నాకు సినిమాలంటే చాలా ఇష్టం అందులో మన భారతీయ సినిమాల్లో ప్రాముఖ్యంగా నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఎక్కువగా ఇష్టం నేను ఎక్కువగా సినిమాలు చూస్తా ఉంటాను ఎక్కువగా పాటలు కట్ట వింటాను ఇష్టమైన సినిమాలు అంటే నాకు ఎక్కువగా రాజమౌళి సినిమాలంటే చాలా ఇష్టం ఆ డైరెక్టర్ గారు షూట్ చేసిన మూవీస్ చాలా ఇష్టం అందులో బాహుబలి మూవీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అందులో సంగీతము కూడా చాలా బాగుంటుంది పాటలు కూడా చాలా బాగుంటాయి అలానే నేను ఎక్కువగా పాటలు గట్టా వింటూ ఉంటాను ఎక్కువ వెబ్ సిరీస్ కూడా చూస్తూ ఉంటాను అనమాట నాకిష్టమైన నటుడు వచ్చి ప్రభాస్ ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన నటించిన ఏ సినిమా నేను వదల్లేదు నేను బాగా చూస్తాను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఆ నాకు ఇష్టమైన సింగర్ వచ్చి ఇంక ఎవరో కాదు మన ప్రియతమా నటి సునీత అంటే నాకు చాలా ఇష్టం ఆవిడతో పాటు బాలు గారు కూడా నాకు చాలా ఇష్టం చిత్ర వీరు కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే వారి కాంబినేషన్లో వచ్చిన పాటలైతే చాలా హైలైట్ మాట అందులో ప్రాముఖ్యమైన ప్రేమ పాట ఏంటంటే నాకు ఎక్కువగా పాడిన పాట నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా బాలుగారు చిత్రగారు పాడిన పాట ఈ పాట చాలా ఇష్టం ఇంకా సునీత గారు పాడిన పాట ఉంది గుడుంబా శంకర్లో మూవీలో పాట చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా ఆ పాటంటే చాలా ఇష్టం నేను బాగా ఎక్కువ మ్యూజిక్ వింటూ ఉంటాను ఈ పాటలంటే నాకు చాల బాగా ఇష్టంమట సినిమాలు కూడ ఎక్కువగా చూస్తూ ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎక్కువ కామెడీ సినిమాలు కూడా ఎక్కువ చూస్తాను కానీ రాజమౌళి గారు తీసిన మూవీలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను లేడి ఓరియెంటెడ్ మూవీస్ కూడ ఎక్కువగా నేను చూస్తాను అంటే స్త్రీలు సమాజంలో ఎలా ఉండాలి ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి వాళ్ళు చూపించే ఇదిని బట్టి కొంచెం ఎట్రాక్టివ్గా అలాంటి మూవీస్ కూడా చూస్తాను కానీ కొంచం నాకు హారర్ మూవీస్ అంటే చాలా భయం మాట అవి వాటిలకు కొంచెం దూరంగా ఉంటాను ఉన్న మూవీస్ అన్నీ నేను ఎక్కువగా చూస్తుంటాను